మాకు తెలిసిన వాళ్ళ అంటే మా పిల్లలు చిన్నప్పుడు ఏమంటే మా పిల్లల వాళ్ళ పిల్లలు ఇప్పుడు ట్యూషన్ క్లాస్ కు వెళ్ళేవారండి ఈ సైన్సు ఈ మాథ్స్ ఈ సైన్స్ కాదు కాని మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ వాళ్లకు ఎంతో కష్టంగా ఉండేదండి ఎలా ఉండేదంటే ఒకా పెద్ద ఏదో దాన్ని ఎలా చూసేవారంటే ఒక దెయ్యం భూతం కింద చూస్తున్నారండి మా పిల్లలు మా పిల్లల వాళ్ళ పిల్లలు ఈ మాథ్స్ చదవడం అనేది కొంచెం కష్టమేనండి కాని మనసు పెట్టి చదివితే రానిదంటూ ఏది లేదండి ఈ భారతదేశంలో ఈ కోర్స్లు కష్టమా అంటే ఒకా అంటే కష్టం అంటే మరి కష్టం కాదు గాని మనిషికి ఎటువంటి మాథ్స్ అనేది లేకపోతే మన లెక్కలు ఏం లేనిదే మనం ఏమి చేయగలం అండి మనం ఒక ఒకా ఒక ధరని కట్టలేము మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ప్రతీది కూడా ఒక మాథ్స్ మీదే ఆధారపడి ఉంటుందండి సైన్స్ అంటారా మన శరీరం కోసం మన చుట్టు పక్కల ఉన్న పర్యావరణం కోసం లేకపోతే దగ్గర్లో ఉన్న జంతువుల నివసిస్తున్న జంతువుల కోసం తెలుసుకోవడం మన కర్తవ్యమండి రెండూ కూడా మనిషికి ఎంతో మాథ్స్ సైన్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా మనుమళ్ళు మాత్రం ఈ ట్యూషన్కి వెళ్లేవారండి టెంత్ క్లాస్లో వరకు ట్యూషన్కెళ్ళారు కాని ఈ ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఎగిస్ట్రా క్లాసులు పెడుతున్నారండి ఓన్లీ ఏంటంటే ఈ ఫీ ఈ మాథ్స్ కాదు కాని ఈ మా ఈ సైన్స్ కాదు కాని అండి ఈ మాథ్స్ సబ్జెక్ట్ ఏ కొంచెం కష్టం అంటే మా వాళ్ళు అంటే వీక్ అని చెప్పకూడదు కాని వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది అండి మ్యాథమేటిక్స్ సబ్జెక్ట్ ఈ ఒక నలుగురు పిల్లల్ని తీసుకున్నాం అనుకో నలుగురు పిల్లల్లో ముగ్గురికి మాథ్స్ అనే సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంటుందండి అందుకే వీళ్లు ఎక్స్ట్రా క్లాస్ లకు కూడా వెళ్తున్నారు